హలో ఆ నమస్కారం అమ్మ ఎవరమ్మా ఆ అవునమ్మా నేను బ్యాంక్ ఆఫీసర్ను ఏనమ్మా ఆ మంచిదమ్మా ఏ అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారు సేవింగ్స్ అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారా కరెంట్ అకౌంట్ తీసుకుందాం అనుకుంటున్నారా సేవింగ్స్ అకౌంటేనా ఆ దానికి అయితే సేవింగ్స్ అకౌంటే తీసుకోవాలమ్మా

దానికి వచ్చేటప్పటికీ పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి ఆధార్ కార్డ్ జిరాక్స్లు రెండు కావాలమ్మా తర్వాత పాన్ కార్డ్ ఫొటో కావాలి ఆ పాన్ కార్డ్ ఫొటోస్టాట్ కావాలి ఒకటి తర్వాత మీ మొ మీ తర్వాత మీ మొబైల్ నెంబర్నునూ ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉండాలమ్మా అది ఉంటేనే మేము చేస్తాం అమ్మా లేకపోతే చేయమమ్మా ఆ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ అవ్వలమ్మా

మీరెప్పుడు వచ్చినా పర్వాలేదు అమ్మా బ్యాంక్ నైన్ థర్టీ టూ ఫోర్ థర్టీ కాబట్టి మీరెప్పుడు వచ్చినా పర్వాలేదు మధ్యలో వన్ అవర్ పడుతుంది అమ్మా

ఆ ఏటిఎం కార్డ్ కూడా వచ్చేస్తుంది అమ్మా ఏటిఎం కార్డ్ మీకు పోస్ట్లో వస్తుందండి అహ రావట్లేదండి పోస్ట్లో వస్తుంది ఆ చేంజ్ చేస్తాం అమ్మా ఆ మేం ట్రై చేస్తాం అమ్మా మాక్సిమం మీకు దగ్గరే ఇవ్వడానికి చూస్తాము కుదరకపొతే అడ్రస్ చేంజ్ చేస్తాము

అంతేనమ్మా అంతే ఇవి సరిపోతాయి ఇవి తీసుకురండి గంట సేపు పడుతుందమ్మా